నేను పక్షులు ఆకర్షించడానికి నా దగ్గర ఉన్నటెక్నిక్ అంటే చిట్కాలు వాటర్ వాటి కోసం నీటిని వాటి కోసం ఉపయోగిస్తాను అండ్ కొన్ని గింజలను కూడా సో మేడపైన పెడతాను ఆ గింజలను ఆ నీటి కోసం పక్షులు వస్తాయి